నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ నేర్చుకోవడానికి మొదట కారణం ఎవరు అంటే మా బాబాయ్ మా బాబాయ్ డ్రాయింగ్ వేసినప్పుడల్ల నేను చు చూడడానికి వెళ్ళే వాడిని అక్కడ చూసి ఇంటికి వచ్చి పలక మీద నేను గీసే వాడిని కనికతో అప్పుడు అలా అలా స్కూల్ నుంచి ప్రారంభించి డ్రాయింగ్ కాంపిటీషన్లు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి పాల్గొనే వాడిని ఆ డ్రాయింగ్ పోటీలలో ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చే వాడిని అలా మా బాబాయ్ ద్వారా నేను చాలా వర్కులు నేర్చుకున్నాను పెయింటింగ్ కూడా చాలా నేర్చుకున్నాను డ్రాయింగ్ మొదటగా పలక మీద కనికతో నేర్చుకున్నాను తర్వాత పుస్తకంపై పెన్సిల్తో గీయడం నేర్చుకున్నాను తర్వాత వాటిని ఉన్నది ఉన్నట్టుగా గీయడానికి గ్రాఫ్ అనే మెథడ్ని యూస్ చేసి గీసే వాడిని ఆ గ్రాఫ్ ఎలా అంటే స్కేల్ కొలతల ద్వారా గళ్ళు గళ్ళను కొట్టుకొని వాటిని కలుపుకుంటు డ్రాయింగ్ వేసే వాడిని ఆ డ్రాయింగు నేర్చుకోవడానికి చాలా కష్టపడేవాడిని అవి ఇంప్రూవ్ చేయడానికి చాలా సమయం పట్టింది నేను ఒకటవ తరగతి చదువుతున్నప్పుడు నుండి టెన్త్ వరకు కూడా చాలా దృష్టి పెట్టి చాలా నిష్టగా నేర్చుకున్నాను అందువలన డ్రాయింగ్ నాకు బాగా వచ్చింది డ్రాయింగ్ కాంపిటీషన్లో చాలా పాల్గొన్నాను అందులో కొన్నింటికి జాతీయ అవార్డులు కూడా వచ్చినాయి ఆన్లైన్ ద్వారా కొన్ని ట్రిక్కులు కూడా నేర్చుకున్నాను ఎలా అంటే డ్రాయింగ్ని చూసింది చూసినట్టుగా గీయడం లాంటివి కొన్ని ఆన్లైన్ ద్వారా చూసి నేర్చుకున్నాను ఆన్లైన్ల వల్ల చాలా ఉపయోగం కలిగింది డ్రాయింగ్కి టెక్నిక్లు చాలా ఉన్నాయి అవి ఏంటంటే స్కేలు గీతలు లేకుండా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి అవి ఏమిటంటే లోమిస్ మెథడ్ మొదలగునవి ఉన్నాయి